భారతీయ సాంస్కృతి చాలా పురాతనమైనది మరియు సంపన్నమైనది కూడా ఇది అనేక కళలు చేతి పనులు మరియు వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కళలు మరియు చేతి పనులు ఉంటాయి అవి ఏంటంటే మైసూరు పట్టు భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడే ఒక రకమైన పట్టు ఇది దాన్ని సున్నితమైన రంగు మృదువైన స్పర్శ మరియు అద్భుతమైన అలంకరణలకు ప్రసిద్ధి చెందింది మైసూరు పట్టును సాధారణంగా దుస్తులు శిల్పాలు మరియు ఇతర అలంకరణ వస్తువుల తయారీకి ఉపయోగిస్తాము అలాగే రాజస్థానీ కలమరి భారత దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడే ఒక రకమైన చేతి పనుల పట్టు ఇది దాని భారీ అలంకరణను మరియు రంగురంగుల డిజైన్లకు ప్రసిద్ధి చెందింది రాజస్థాని కలమరిని సాధారణంగా దుస్తులు శిల్పాలు మరియు ఇతర అలంకరణ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు బీహారు బొమ్మలు భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో తయారు చేయబడే ఒక రకమైన చేతి పనులు బొమ్మలు ఇవి దాన్ని సరళమైన రూపాలు రంగురంగుల డిజైన్లు మరియు విను వినుత్నకు ప్రసిద్ధి చెందింది బీహార్ బొమ్మలు సాధారణంగా చిన్నారుల ఆటలకు ఉపయోగిస్తాము కర్ణాటక తాళి భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడే ఒక రకమైన తాళి ఇది దాని సరళమైన రూపం రంగురంగుల డిజైన్ను మరియు వినూత్నకు ప్రసిద్ధి చెందింది కర్ణాటక తాళిని సాధారణంగా వివాహిత మహిళలు ధరిస్తారు ఈ కళలు చేతి పనులు మరియు వస్త్రాలు భారతీయ సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన భాగం